ఆంధ్రప్రదేశ్లో కళలు మరియు హస్తకళలు స్థానిక ప్రజల సృజనాత్మకత మరియు ప్రతిభను వివిధ రీతుల్లో ప్రదర్శిస్తాయి సంగీతం మరియు నృత్యం సాహిత్యం చిత్రకళ వంటి కళలు కాటన్ వర్క్ బొమ్మల కళ తోలుబొమ్మలు వంటి హస్తకళలు ఆంధ్రప్రదేశ్లోని ప్రజల సృజనాత్మకత ప్రతిభను ప్రపంచానికి మరి పరిచయం చేస్తాయి